ఇక్కడ నాకు చికెన్ బిర్యానీ కావాలండి ఉందా అండి చికెన్ బిర్యానీ అదే నేను కూడా ఇక్కడ చికెన్ బిర్యానీ బాగుంటుంది అని చెప్పి చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చాను చికెన్ బిర్యానీ కోసం మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం మాకు చికెన్ బిర్యానీ కావాలి ఎంత అంటే ఓకే అండి ఫ్యామిలి స్టేషన్ బాగుందా అండి ఇక్కడ ఓకే ఇప్పుడు మాకు ఫోర్ మెంబర్స్కి సరిపడే ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు బిర్యానీ ఓకే అండి ఒక ఓకే ఓకే ఫ్యామిలీ ప్యాకు మాకు మా కోసం ఆర్డర్ పెట్టి ఇవ్వరా కూల్ డ్రింక్స్ తీసుకురండి ఓకే ఇక్కడ బిర్యానీ ఓకే మాకు చికెన్ దమ్ బిర్యానీ కావాలండి కేవ్ కేవ్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కదండి ఓకే మాకు ఒక చికెన్ బిర్యానీ కావాలండి ఒక ఒకటి అంటే ఒక ఫ్యామిలీ ప్యాకు మాకు ఆర్డర్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వండి స్టాటర్స్ అంటే మీ ఓకే చికెన్ లాలీపాప్స్ ఉంటాయా అండి మీ దగ్గర ఓకే ఓకే ఓకే చికెన్ లాలీపాప్ కూడా ఒకటి ఆర్డర్ ఇవ్వండి ఓకే బిర్యానీ అయితే కొంచెం కొంచెం డబుల్ మసాలా డబుల్ మసాలా ఉండాలండి కొంచెం స్పైసీ ఉండాలి ఓకే డబుల్ మసాలా స్పైసీ కొంచెం ఎర్లీగా తీసుకొస్తారా ఓకే అండి ఒకవేళ ఎర్లీగా తీసుకొని వచ్చేయండి ఒక కూల్ డ్రింక్స్ ఒక ఫోర్ తెచ్చేయండి బాగుంది అండి మీ చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంది మేము ఫోర్ పాయింట్ నైన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాం అండి ఇదే చికెన్ బిర్యానీ నై నైట్ వీలైతే ఇంకోసారి విజిట్ అవుతాను ఓకే థ్యాంక్ యూ